ఇయర్ ఫోన్సు అనేవి అంత మంచి ప్రోడక్ట్ కాదనిపిస్తుంది ఎందుకంటే అది వాడుతున్న రెండు రోజులకే పాడైపోవడం సరిగ్గా వినిపించకపోవడం ఆ స్పీకర్ అనేది సరిగ్గా పని చేయకపోవడం ఒక స్పీకర్ పనిచేస్తే ఒక స్పీకర్ పనిచేయకపోవడం ఇలాంటి ఇబ్బంది హెడ్ ఫోన్స్ వల్ల చాలా ఇబ్బంది వస్తుంది ఒకటి ఒక ఫోన్కి ఒకటి సెట్ అయితే ఒకటి సెట్ అవ్వకపోవడం ఒక సాంగ్ వచ్చినపుడు సరిగ్గా పని చేయకపోవడం సరిగ్గా వినిపించకపోవడం ఇలాంటి వస్తున్నాయి అనమాట హెడ్ ఫోన్స్ వల్ల హెడ్ ఫోన్స్ వినేటప్పుడు రెండు నిమిషాలు మూడు నిమిషాలు బాగానే వస్తుంది అక్కడి నుంచి అది సరిగ్గా పని చేయట్లేదు సరింగా వినిపించట్లేదు నాయిస్ ఎక్కువగా రావడం బేస్ రాకపోవడం ఇలాంటి ఇబ్బంది వస్తుందనమాట హెడ్ ఫోన్స్ వల్ల ఇంకా చూసుకుంటే హెడ్ ఫోన్స్ వల్ల నాకు తెలిసి బెనిఫిట్స్ ఏమీ లేవు ఎందుకంటే హెడ్ ఫోన్స్ వల్ల హెడ్ ఫోన్స్ పెట్టుకుని మనం పడుకుంటే అవి ఒకవేళ ఫోన్ పేలిపోయి మనం చనిపోయే అవకాశం చాలా ప్రమాదాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి హెడ్ ఫోన్స్ వల్ల హెడ్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ వింటూ పడుకున్నప్పుడు చాలా ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో కూడా హెడ్ ఫోన్స్ మంచిది కాదనేసి నా అభిప్రాయం దీనివల్ల మంచి ఉండదు చెడే ఎప్పుడు మంచి ఉండదనే నా అభిప్రాయం హెడ్ ఫోన్స్ అది బండి మీద వెళ్ళినప్పుడు కాని ఎక్కువగా పెట్టుకోవడం వల్ల సౌండ్ వల్ల వెనక్కి వచ్చి ఇవి వినిపించకపోవడం ఇలాంటి నెగటివ్ ఎక్కువ జరుగుతుంది ఇలాంటివి ఎక్కువగా జరుగుతాయి వీటి వల్ల ఇబ్బంది అందువల్ల హెడ్ ఫోన్స్ మంచిది కాదు